తూర్పు గోదావరి జిల్లా ప్రాంతం జిల్లాలోని వాతావరణం దాని భౌగోళిక స్థానం ద్వారా ప్రభావితం అవుతుంది ఇది మధ్య తరహా ఉష్ణోగ్రతలు మరియు తేమతో కూడిన ఉప ఉష్ట మండల వాతావరణాన్ని కలిగి ఉంది ఎండాకాలం అనగా మే నుండి జూన్ వరకు ఎండాకాలంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి గాలి తేమ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది భారీ వర్షపాతానికి దారి తీస్తుంది వర్షాకాలం అనగా జూలై నుండి ఆగష్టు వరకు వర్షాకాలంలో తూర్పు గోదా గోదావరి జిల్లాలో సగటున పన్నెండు వందల మిల్లీ మీటర్ల వర్షపాతం ఉంటుంది వర్షాలు సాధారణంగా భారీగా ఉంటాయి మరియు వరదలకు దారి తీస్తాయి చలికాలం అనగా డిసెంబర్ నుండి జనవరి చలికాలంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయి గాలి తేమ తక్కువ తక్కువగా ఉంటుంది వసంతకాలం అనగా ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు వసంతకాలంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభం అవుతుంది గాలి తేమ కూడా పెరుగుతుంది శరత్ ఋతువు అనగా మే టూ జూన్ శరత్ ఋతువులో తూర్పు గోదావరి జిల్లాలో వాతావరణం వేడిగా మరియు తేమగా ఉంటుంది వర్షాలు ప్రారంభం ప్రారంభం అవుతాయి గత కొన్ని సంవత్సరాలలో తూర్పు గోదావరి జిల్లాలో వాతావరణంలో కొన్ని మార్పులు కనిపించాయి వర్షపాతం మరింత అస్థిరంగా మారింది కొన్ని సంవత్సరాలలో భారీ వర్షపాతం మరియు ఇతర సంవత్స సంవత్సరాలలో చాలా తక్కువ వర్షపాతం ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి ఇవి వరదలు మరియు కరువుకు దారి తీసింది ఈ మార్పులు వాతావరణ మార్పు వల్ల సంభవించి ఉండవచ్చు వాతావరణ మార్పు వల్ల మధ్య తరహా ఉష్ణ మండల ప్రాంతంలో వర్షపాతం మరింత అస్థిరంగా మారే అవకాశం ఉంది ఇది వరదలు మరియు కరువు వంటి కట్టుబడి సహజ విప్పత్తులకు దారి తీస్తుంది